తెలుగువారు తమ గుర్తింపును చాలా ఈజీగా తెచ్చుకుంటారు అది ఎలాగంటే మనం తెలుగు మాట్లాడని ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తెలుగువారు అనగానే ఒక రకమైన డ్రెస్సింగ్ అనేది ఉంటుంది అలాగే వారి యొక్క పద్దతి కాని కల్చర్ కాని వేరుగా ఉపయోగించటం జరుగుతుంది అది ఎలాగ అంటే ఫస్ట్గా తెలుగు మాట్లాడేటప్పుడు వాళ్ళు మొదటగా బాడీ లాంగ్వేజ్ను ఉపయోగించటం జరుగుతుంది మేము కూడా అలాగే ఉపయోగించటం జరిగింది ఎందుకంటే నేను ఉద్యోగ నిమిత్తం బ్యాంగ్లూర్ వెళ్ళినప్పుడు నేను కూడా మొదటగా అక్కడ కన్నడ కూడా తెలుగులాగే ఉంటుంది దాదాపు దగ్గరదగ్గరగా మన పదాలు వాళ్ళ పదాలు కూడా కొంచెం కలిసినట్లుగా ఉంటాయి కానీ నేను తెలుగు మాట్లాడేటప్పుడు చిన్న చిన్నగా మాట్లాడడం ప్రారంభించాను నువ్వు నేను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎలా ఉంది ఇలాంటివన్నీ నేను తెలుగులో మాట్లాడడం స్టార్ట్ చేశాను వాళ్ళకు కూడా నా తెలుగు అనేది వచ్చింది నేను కూడా అక్కడకు వెళ్ళినప్పుడు కొ కొత్తగా అనిపించినప్పటికీ నేను ప్రత్యేకమైన గుర్తింపు అనేది పొందుకున్నాను అది ఎలాగ అంటే మన తెలుగు స్టైల్లో చేసే కూరలు కాని మన డ్రెస్సింగ్ని కాని వాళ్ళు ఈజీగా గుర్తుపడుతారు అలాగే కమ్యూనికేట్ చేయటానికి ముఖ్యంగా మెసేజ్లు టెక్స్ట్లు పంపిస్తూ ఉండేదాన్ని పిక్చర్స్ ద్వారా అయితే కమ్యూనికేట్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది నేను ఒకటి ఏదైనా వాళ్ళకి చెప్పాలి వాళ్ళ దగ్గర నుంచి నాకు సమాధానం కావాలి అనుకున్నప్పుడు నేను వాళ్ళకి చాలా సహనంగా నేను తెలుగులో ఏదైతే చెప్పాలనుకుంటున్నానో దాన్ని నా భావాల ద్వారా చెప్తూ వారు చెప్పింది నేను అర్ధం చేసుకునేదాన్ని నేను ఈ విధంగా ఉండటంవల్ల వాళ్ళకి కూడా తెలుగుపట్ల ఒక ప్రత్యేకమైన అనుభూతి అనేది కలిగేది అలాగే ప్రత్యేకమైన ఇంట్రస్ట్ కూడా కలిగేది కొంతమంది నన్ను తెలుగు నేర్పించమని కూడా అడిగేవారు మన తెలుగు అనేది చాలా ఈజీగా అర్థంచేసుకోటానికి చాలా బాగుంటుంది నా ఫ్రెండ్స్ కూడా నాతో తెలుగులో మాట్లాడతారు అక్కడ బ్యాంగ్లూర్లో కూడా నాతో తెలుగులో మాట్లాడుతారు